నా యొక్క భవిష్యత్తు గురించి నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటాను ఎందుకనగా నాకు ఒక ఆశయం ఉంది ఆ ఆశయం చేరుకోవాలంటే నేను కాస్త కష్టపడాల్సింది వస్తుంది నేను దానికోసము నిరంతరం నాకు వీలైనంత వరకు కష్టపడుతూనే ఉంటాను ఎందుకంటే నేను ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవాలని మా తల్లిదండ్రులని మరియు అన్నాతమ్ముళ్ళను అందరినీ బాగా చూసుకోవాలనేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకనగా నేటి తరం పిల్లలు ఎక్కువగా చదువు మింద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు సరిగ్గా వారే గణా చదువు మింద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మన భారత దేశంలో చాలావరకు పేదరికం తగ్గుతుంది మరియు చాలా వరకు ఆర్దిక ఇబ్బందులు తగ్గుతాయి ఎందుకనగా చదువుకున్నవారు ట్యాక్స్ కడతారు గవర్నమెంట్ కి ఆ విధంగా గవర్నమెంటు ప్రజల్ను పరిపాలించగలదు అదే గణా ట్యాక్స్ కట్టకపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సిందొస్తుంది గవర్నమెంటు ఏ ఒక్క పని చేయలేదు దీనికి నేను నా వల్ల వీలైనంత సహాయం చేయగలను జై భారత్